మార్తి ఎయిట్ హండ్రెడ్ వ్యాగనర్ అంబాసిడర్ టాటా సుమో షిఫ్ట్ డిజైర్ ఫార్చునర్

ఇటియాస్ బెంజ్ బెంజ్ ఏ ఎం డి ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్

జాగ్వర్ జగ్వార్ ఎక్స్ జే ఎఫ్ ఎంజరో స్మార్ట్ మిష్బిష్ ల్యాన్సర్ రొట్రాన్ వెర్నా వెన్యూ ఇనోవా పాలిష్ ఫోర్డెండొవర్ లాండ్రోవర్ హైరాన్ ల్యాండ్రోవర్ హైరన్ బీ ఎం డబ్ల్యూ బీ ఎం డబ్ల్యూ జీ టీ బీ ఎం డబ్ల్యూ బీ ఎం డబ్ల్యూ త్రీ ఫిఫ్టీ బీ ఎం డబ్ల్యూ ఫైవ్ ఫిఫ్టీ రోల్స్ రాయల్స్ పాాంటం బెట్లీ కాంటినెంట్ రెనాల్ట్ డస్టర్ కియా కియా సెల్టాస్ కియా కియా సానెట్